హలో గుడ్ ఈవినింగ్ సార్ మైథిలి రెస్టారెంటా సార్ ఓకే మీ మీ మైథిలి రెస్టారెంట్లో ఏది ఫేమస్ అండి

అంటే అంటే స్పెషల్ ఏంటి స్పెషల్ అంటే స్పెషల్ ఏమి లేవా మీ హోటల్ స్పెషల్ ఏమి లేదా

నాన్స్ అవన్ని చికెన్ కర్రీస్ అలాంటివి ఉన్నాయా మీల్స్ లంచ్ లంచ్ టైంకా ఏమేమి ఉంటాయండి లై

ఓకే అండి ఈవినింగ్ స్నాక్స్ లాంటివి ఓకే అండి

ఓకే అండి ఓకే ఓకే డిన్నర్కి ఓకే అండి బిర్యానీస్ ఏమి ఉండవా

చికెన్ నాన్ వెజ్ ఉండదా అండి నాన్ వెజ్ ఉండదా అవునా ఏమి లేదు బడ్జెట్ ఎంతో చెప్పండి

ఓకే ఓకే అండి ఎప్పుడు విజిట్ కమ్మని ఓకే అండి ఎప్పుడు విసిట్ కమ్మంటారు మీ హోటల్ ఓకే అండి క్యాష్ ఎంత ఓకే అండి సరే అండి సరే సరే ఓకే అండి థ్యాంక్ యూ అండి